మన తెలుగు సామెతల్లో ముఖ్యంగా అత్తలేని కోడలు ఉత్తమురాలని కోడలు లేని అత్త గుణవంతురాలని చెప్తూ ఉంటారు అత్తలేని కోడలు ఉత్తమురాలంటే అత్ కోడలు గుణగణాలు చెప్పడానికి కోడలు మంచిదా పెడుతుందా పెట్టదా అని చెప్పడానికి అత్తుండదు కదా ఆ ఇంట్లో అందుకనే అత్తలేని కోడలు ఉత్తమురాలు అలాగే కోడల్లేని అత్త గుణవంతురాలంటే ఆ కోడలికి అమె పెడుతుందో పెట్టదో ఆమె గుణమెలాంటిదో ఎవరూ చూసి చెప్పరు కదా అందుకని ఆ ఇంట్లో కోడలు ఉండదు చెప్పేదానికి మా అత్త ఇలా చేస్తుంది అలా చేస్తుందని అందుకని ఆ కోడలు లేని అత్త గుణవంతురాలని నలుగురిలో చెప్పుకుంటూ ఉంటారు ఇంకొకటి ఇంకొక సామెత ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకే అంటారు అంతే కదండి మనం ఏమి చేసినా కూటి కొరకే కదా ఏ విద్యలు చేసినా గారడీ విద్యలు చేసినా ఏమి చెప్పుకున్నా ఏమి చేసుకున్నా కూటి కొరకే సామెతలంటే ఇంకొకటి ఆవు చేలో మేస్తుంది గో దూడ గట్టున మేస్తుందా అని ఆవే పోయి అంత చేలో మేస్తుంటే దాని దూడ మనమ్మ మేస్తుంది కదా మనం మేస్తే ఏముందలే అనేసి అది కూడా పోయి చేలోనే మేస్తుంది ఆవు గట్టున మేస్తే దూడ కూడా గట్టున మేస్తుంది ఆవే చేలో పోయి మేస్తే దూడ కూడా ఆవుని చూసి చేలోనే పోయి మేస్తుంది